హలో నమస్తే అండి ఇది కిషోర్ క్యాబ్ డ్రైవరేనా అండి సార్ ఏం లేదు సార్ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి గుంటూరు వెళదాం అనుకుంటున్నాం సార్ కాకినాడ నుంచి గుంటూరు సార్ అవును సార్ సర్ మేము ఫైవ్ మెంబెర్స్ వెళతాం సార్

అవును సార్ ఉన్నారు సార్ ఏజ్డ్ పీపుల్స్ వచ్చి ఒక ఇద్దరు ఉన్నారు సార్

అవును సార్ ఎయిట్ మెంబెర్స్ వస్తాం అవును సార్ ఓకే సార్ ఓకే సార్

లేదు సార్ మేము అంటే అక్కడ అంటే మా పని అయిపోతే మేము వెంటనే రిటర్న్ అయిపోతాం సార్ లేకపోతే స్టే చేస్తాం సార్ అహా అక్కడ వరకు వెళ్ళే అంత వరకు చెప్పలేం సార్ ఓకే సార్ ఓకే సార్ అవును సార్ అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఒకవేళ మేము ఉండిపోతే డ్రైవర్కి మేమే ఇస్తాము సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సరే సార్ నేను మేము లొకేషన్ పెడతాను సార్ మొత్తం ఎంత అవుతుంది సార్ అమౌంట్ ఫోర్ తౌసండ్ అవుతుందా సార్ ఓకే సార్ త్యాంక్ యూ